రెండు రోజుల క్రితం నేను పుస్తకం దుకాణానికి వెళ్ళి తెలుగు పుస్తకాలు కొనుక్కున్నాను ఆ పుస్తకం యొక్క నాణ్యత చాలా బాగుంది అలాగే అందులో ఉన్న ప్రతీ పదం చదవడానికి చాలా సులభంగా ఉంది అర్థం చేసుకునే లాగా పుస్తకం వ్రాయబడి ఉంది అలాగే ప్రతీ కదా చాలా బాగుంది అందులో వ్రాసింది ప్రతీదీ ప్రతీ ఒక్కరికి అర్థం అయ్యేలా ఉంది